నమస్కారమండీ నేను ఇలా పర్యటన కోసం నేను తిరుగుతూ ఉంటాను అన్నీ దేశాలు అన్నీ ఊర్లు గట్టాను నాకు ఆంధ్రప్రదేశ్లో ఏంటి పండగలు ఏంటి నీ అన్ని సంప్రదాయాలు ఏంటి ఎలా జరుపుకుంటారు ఎలా ఉంటాయి అవి నాకు చెప్తారా ముఖ్యమైన పండుగలు ఎలా జరుపుకుంటారు

అంటే ఇప్పుడు మీరు సంక్రాంతి అని చెప్పారు కదా సంక్రాంతి కొంతమంది కొన్ని పద్ధతుల్లో చేసుకుంటారు అయిదు రోజులని మూడు రోజులని చేసుకుంటారు కదా అవి ఎలా చేస్తారు మీరు ఓకే అండీ అవునవును అదే అందుకే నేను అడిగాను అదే సంక్రాంతికి గంగిరెద్దు అంటారు లేదా నారదుడు వస్తాడు అంటారు ముగ్గులు పోటీలు ఇవి ఇవి పెడతారు అని నేను కొన్ని తెలుసుకున్నాను అవి ఎలాగ జరుగుతాయి ఎలా ఉంటాయి కొంచం మీరు నాకు వివరిస్తారా అంటే గంగిరెద్దు ఎందుకు వస్తుంది నారదుడు ఎందుకు వస్తాడు అదే రోజు అని చెప్పి నాకు అవును

అవునండీ

అంటే ఇప్పుడు మీరు దేవీ నవరాత్రులు అన్నారు కదా దేవీ నవరాత్రులు కూడా ఇన్ని రోజులు చెయ్యాలి అని ఏమన్నా ఉంటుందా మీకు

దేవీ నవరాత్రులు మీకు ఎన్ని రోజులు జరుగుతాయి ఐ మీన్ మీరు ఒక రోజంతా చేస్తారా లేకపోతే ఎన్ని రోజులు జరుగుతాయి మీరు ఎలా జరుపుకుంటారు తొమ్మిది రోజులు అంటే ఎన్ని రకాలుగా పూజిస్తారు అంటే అలంకరిస్తారా ఏమన్నా

వినాయక చవితి అన్నారు కదా వినాయక చవితి ఎలా జరుపుకుంటారు ఐ మీన్ ఆయన్ని కూడా ఎన్ని రోజులు ఉంచుతారు విగ్రహాన్ని అని చెప్తారు కదా అంటే మీ తెలిసేలా మీకు మీరు ఎక్కడ మీరు ఉండే విధానంలో ఎలా జరుపుకుంటారు మీరు అంటే ఒకొక్క ఊరిలో ఒకొక్కలా జరుపుకుంటారు కదా ఒకొక్క ఏరియా లో ఒకోలా జరుపుకుంటారు కదా నాకు తెలిసినంత మటుకు కొంత మంది చెప్పారు మీరు ఎలా జరుపుకుంటారు అనేది చెప్పండి

అంటే ఇప్పుడు చాలా మంది వినాయక చవితి అంటే కెమికల్స్ తో తయారు చేసి అట్లా చేస్తారు కదా మరి మీరు ఏ విధంగా చేసుకుంటారు అంటే అంటే ఇప్పుడు మీరు వినాయక చవితిని వినాయక చవితి రోజు ఆయన్ని ఎలా అయితే గంగలో నిమజ్జనం చేస్తారో అలాగే దేవీ నవరాత్రులు చెప్పారు కదా ఒకొక్క రోజు ఒకొక్క అవతారం ఇస్తాము అమ్మవారికి అని అదీ ఎందులో నిమజ్జనం చేస్తారు అమ్మ విగ్రహాన్ని మరొక వేళ అవతారాలు ఎత్తితే చేస్తే అంటే ఆవిడని కూడా గంగలోనే నిమజ్జనం చేస్తారా మరి ఇప్పుడు నేను విన్నాను వినాయకుడిని మట్టితో చేస్తారు అని అమ్మని కూడా మట్టితోనే చేస్తారా లేకపోతే నార్మల్ ఇట్లాగ కెమికల్స్ వీటితోనేనా అంటే వినాయకుడిని మట్టితో చేసినప్పుడు ఈ అమ్మని కూడా మట్టితో చేయచ్చు కదా అంటే నాకు తెలిసి నేను కనుక్కున్న చోట్ల చెప్తున్నారు వాళ్ళు వివిధ రకాలుగా చేస్తారు అని నేను అది మిమ్మల్ని అడుగుతున్నాను కానీ మీరు చెప్పింది కరక్ట్ ఏ కానీ నేను మట్టి విగ్రహం అంటే వినాయకుడి ఒక్క విగ్రహమే నేను చెప్పారు అందరూ నేను చూసినవి కూడా వినాయకుడివే ఇంకా మట్టి విగ్రహం ఇంకా ఎవరిదీ నేను ఇంకా ఏ దేవుడి కానీ ఇంకా ఎవరు చేయరు కదా పండుగలకి దివాళీకి ఒకటి నేను చూస్తా దీపావళికి ఏంటంటే మట్టి ప్రమిదలు అంటారు పోనీ దీపావళి ఎలా జరుపుకుంటారు అంటే రావణాసురుడు ఏదో సమ్ లైక్ ఏదో జరిగిన స్టోరీ నేను విన్నాను అలాగా ఆ రోజు సంహరిస్తారు అమ్మ రావణాసురుడిని సో అందరూ ఆ రోజు దివాళీ పండగ చేసుకుంటారు అని కానీ దీపావళి కూడా కెమికల్స్ ద్వారానే చేసుకుంటారు కదా మరి అప్పుడు కూడా పర్యావరణం అది ఉంటుంది కదా మరి అవును సరే నే ఆ సరే నేను వెళ్ళాలండీ నేను ఇంకొక ఊరు వెళ్ళాలి మీ సమయం నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు